నమస్తే సార్ పిలిచారంట థ్యాంక్ యూ సార్ ఏ బ్రాంచ్ సార్ తిరుపతి బ్రాంచ సార్ ఎప్పటికల్లా అక్కడా అక్కడ చాలా మంది ఫాకల్టీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు లేరు సార్ అదీ కాక మనము ఫాస్ట్గా తీసుకో అపాయింట్ చేసుకోవడం వల్ల చాలా మందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కూడా సరిగ్గా లేకుండా తీసుకున్నాం సార్ మేము అప్పుడు మనకి అర్జెంట్గా కావాల్సి వచ్చింది సార్ మీరు తొందరగా పిల్లల కోసము జాయిన్ చే అజే అపాయింట్ చేయమన్నారు సార్ అందుకని చెప్పేసి మేము అప్పుడికప్పుడు ఇంక క్వాలిఫికేషన్ అనేది సరిగ్గా చూసుకోకుండా ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళని తీసేసుకున్నాం సార్ చేశాం సార్ మేము మీకు చేదామనుకున్నాం సార్ ఈలోపు మీరే మీరే వచ్చి పిలిచి చెప్పారు సార్ అవును సార్ వదిలేయి లేదు సార్ మనము ఇక్కడ వాళ్ళని అపాయింట్ చేసి ఒక నెలే అయ్యింది సార్ అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫిల్టర్ చేస్తనం సార్ మంచిగా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కాకుండా మంచిగా స్కిల్ ఉన్నవాళ్ళని ఫిల్టర్ చేస్తున్నాం సార్ అంతక ముందు స్టాఫ్ చాలమంది రిటైర్ అయిపోయారు సార్ ఎందుకంటే చాలా సంవత్సరాలు మన కాలేజ్లోనే చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళు ఇంకేమి లేవు సార్ ఆల్మోస్ట్ అక్కడ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ కూడ కొంచెం పర్లేదు సార్ కానీ కొంచెం టెక్నాలజీ పరంగా కాలేజు మంచిగా ఉంటే స్టూడెంట్స్ అనేవాళ్లు కూడ కొంచెం ఎక్కువ మంది జాయిన్ అవ్వచ్చు సార్ అంటే టెక్నాలజీ పరంగా కూడ అన్నీ లాబ్స్ అన్నీ మంచిగా ఉండి ఉండటం వల్ల కూడా లేదు సార్ మేము చూసుకుంటాం సార్ మీకు నెక్స్ట్ మంత్కి రిపోర్ట్ ఇస్తాం సార్ కాలేజు సరే సార్ నెక్స్ట్ మంత్కి మేము ఇప్పటి నుంచి కాలేజ్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ చేస్తాం సార్ నెక్స్ట్ మంత్ ఫాకల్టీ అందరినీ ఫిల్టర్ చేసి ఎవరయితే మంచి క్వాలిఫికేషన్తో మంచి స్కిల్తో ఉన్నారో వాళ్ళని మాత్రమే కాలేజ్లో ఉంచుతాం సార్ మిగతా వాళ్ళని తీసేస్తాం సార్ అలాగే ఫెసిలిటీస్ అన్నీ కూడ మార్చి స్టూడెంట్స్ అందరినీ యాక్టివిటీస్లోకి కొంచెం ఎక్కువగా మొత్తం స్టడీలోనే ఉండిపోయేలాగా కాకుండా వేరే యాక్టివిటీస్లోకి కూడ కొంచెం వాళ్ళని తీసుకొస్తాం సార్ అది సార్ మీకు ఇంప్రూవ్ చేసి మేం మీకు రిపోర్ట్ అనేది ఇస్తాం సార్ థ్యాంక్ యూ సార్